హలో హలో చెప్పండండి గుడ్ మార్నింగ్ సార్ అవైలబుల్ ఉన్నాయండి జులై ఫస్ట్ వరకు ఉందండి ఇయర్లీ ఫీజు ట్వెంటీ థౌసండ్ అవుతుందండి టూ సెమిస్టర్స్ టూ సెమిస్టర్స్ సార్ సెమిస్టర్కి టెన్ థౌసండ్ ఉంది సార్ మంత్లీ ఎయిటీన్ హండ్రెడ్ సార్ ఎగ్జామ్ ఫిజా సార్

మొత్తం సిక్స్ థౌసండ్ సార్ మీరు కాలేజ్ జాయినింగ్ అప్పుడే వన్ మంత్ తర్వాత టు థౌసండ్ పే చేయాలి

యూనిఫార్మ్ వన్ మంత్ టైం పడుతుందండి దాన్ని కూడా రేపు చెప్తాను ఇప్పుడే కాదు ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది సార్ దానితోపాటు టై ఐడెంటిటీ కార్డ్ ఐడెంటిటీ కార్డ్ ఫిజ్ ఫిఫ్టీ రూపీస్ నైన్ టు ఫైవ్ థర్టీ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ లైబ్రరీ కూడా ఉంటుంది మీకు గైడ్స్ అన్నీ లైబ్రరీలో దొరుకుతాయి మీకు క్లాసులు బాగా ఎక్సప్లయిన్ చేస్తారు ఓకేనండి ఓకే ఒకే